ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవి అనేటివి మనకు చాలా యూస్ఫుల్ ఎందుకని అంటే ఆర్ట్ అంటే బొమ్మలు గీయడం కాని ఏదైనా కాని అది మన ప్రతిభను తెలియజేస్తుంది మనం ఇప్పుడు ఒక పెద్దగా ఆర్ట్ వేసి అది ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడైనా అప్లోడ్ చేస్తే దానికి చానా లైక్స్ వస్తాయి మళ్ళీ కామెంట్స్ వస్తాయి అవి మన ఫేత్ని కానీ మన పేరుకి కాని మంచి ప్రాముఖ్యత కలిగిస్తాయి కళలు డాన్స్ కానీ మంచిగా డాన్స్ వేసి ఇప్పుడు యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లో మంచి ఫాలోవర్స్ వస్తారు అట్లా లైక్స్ పెరిగితే డబ్బులు కూడా వస్తాయి చేతి పనులు కూడా అవి మన యొక్క సామాజిక మధ్యమ మన స్థితిని గతిని అన్నిటిని పెంచుతాయి మన మనం ఎలా ఉన్నాం అనేది కూడా మన మన స్థాయిని పెంచుతాయి అవి అనేటివి ఇప్పుడు డాన్స్ వేసి యూట్యూబ్లో పెడితే కూడా దానికి ఫాలోవర్స్ రావడం వల్ల మనీ సేవ్ చేసుకోగలుగుతాం మనం